నమస్కారము అండి నేను ఆహారం కొరకు మీ హోటల్కి ఆర్డర్ చేసుకున్నాను నాకు ఆహారం ఒక అరగంటలో వచ్చింది కానీ ఆహారము పొట్లాలు ఓపెన్ చేసేటప్పటికీ అది పాడైపోయి ఉంది మరి దీనికి సమాధానం చెప్పగలరు దీన్ని ఏమి చేయమంటారు మళ్ళీ నాకు తిరిగి ఆహారాన్ని పంపించగలుగుతారా దయచేసి దీన్ని గుర్తించుకుని మంచి ఆహారాన్ని పంపించగలరు